క్రీడలలో విజయం వైఫల్యాలను ఎలా ఎదురుకోవాలి క్రీడలలో మరింత మెరుగ్గా చేయడానికి వైఫల్యం అనేది ఎలా సహాయపడుతున్నది అనేది మన క్వశ్చన్ ఈ రోజు అయితే ఈ క్రీడలనేవి చాలా అందరికీ అందరికీ ఇష్టం కావు కొంత మంది చూసే సంతోషిస్తారు కొంత మంది వాటిని వాటిలో ప్రవేశించి సంతోషిస్తారు అయితే చూసి చూసేవాళ్ళు ఒక నిర్ణయం తొందరగా ఒక నిర్ణయం తీసుకుంటారు తను సరిగ్గా ఆడలేదు తను సరిగ్గా చేయలేదు ఆయన ఇట్లా చేయాల్సింది అట్లా చే అంటే వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు చెబుతారు ఫస్ట్ విజయం వచ్చినపుడు మనం మొదట తీసుకోవాల్సిన ఒక మంచి స్టెప్ ఏంటంటే ఆ సంతోషాన్ని సంతోషాన్ని సంతోషంగా ఎదురుకోవాలి ఆ సంతోషాన్ని మన హృదయంలో దాచుకోవాలి తప్ప ఇతరుల వాళ్ళు ఇతరులను గేలి చేయడానికి ఇతరులు ఓడిపోయారని వాళ్ళను వెక్కిరించడానికి మనము తీసుకోకూడదు ఆలాంటి వాళ్ళను కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు ఫస్ట్ ఒకటి తరువాత వైఫల్యం ఎదురు ఎట్లా ఎదురుకోవాలి ఒకవేళ నీకు విజయం వచ్చిందని నువ్వు ఇతరులను కామెంట్ చేయవచ్చు వాళ్ళని వెక్కిరించవచ్చు వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు ఇంకా కొట్టవచ్చు కొంతమంది కానీ ఒకవేళ నీకు అదే వైఫల్యం నీకు వచ్చినప్పుడు అదే క్రీడలో నువ్వు ఓడిపోయినపుడు దాన్ని ఎట్లా ఎదురుకోవాలి మరి క్రీడలో మరింత మెరుగ్గా అంటే ఆ దాన్ని క్రీడల్లో మనము పటిష్టంగా ఉండటానికి బలంగా ఉండటానికి ఆ క్రీడల్లో చక్కగా మనము జయాన్ని పొందుకోవడానికి వైఫల్యం అనేది ఎలా సహాయపడుతుంది నిజంగా చెప్పాలంటే క్రీడలు అనేవి చాలా మట్టుకు ఏమంటారు అంటే జయాపజయము దైవాధీనము అంటారు దేవుని ఆధీనము ఉంటాయి అంటారు ఈ జయాపజయాలు మనుషులు ఎన్నో ఆలోచిస్తారు కానీ దేవుని ఆలోచన కరెక్ట్గా ఉంటుంది అనేది ఒక క్రీడల్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది అయితే ఈ విజయం వచ్చినపుడు ఆకాశానికి ఎగిరిపోయి సంతోషంతో గంతులు వేయడం కాదు కానీ నువ్వు ఆ విజయానికి ఏమీ కృషి చేసావు ఏ విధంగా నువ్వు ఆయొక్క విజయం రావడానికి ప్రయత్నం చేసావు అనేది ఒకటి సరే దాంట్లో అదే విధంగా ఓడిపోయినావు అంటే దాని ఓడిపోయినందుకు ఎందుకు ఓడిపోయాను ఎలా ఓడిపోయాను ఎక్కడ ఓడిపోయాను అనేది చెక్ చేసుకోవడం కూడా రెండవ విషయం అయితే వాటిని ఎట్లా మనం మెరుగు చేసుకోవాలి క్రీడలను మనము ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి చేసుకున్నప్పుడు ఎట్లా మనకి అవి సహాయపడతాయి చూడండి ఒక మనిషికి ఒక దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బ తగిలినప్పుడు మనిషి చాలా అలెర్ట్ అయిపోతాడు మళ్ళీ దెబ్బ తగలకుండా జాగ్రత్తగా అటువంటి దెబ్బలు తగలకుండా చూసుకుంటాడు అదే విధంగా క్రీడల్లో కూడా ఒకసారి ఒకసారి ఫెయిల్యూర్ వచ్చిందనుకో స్టార్టింగ్ ఆ ఫెయిల్యూర్ వచ్చినపుడు కృంగిపోతాడు ప్రతీ ఒక్కరూ కృంగిపోతాము కానీ ఆ కృంగిపోయాము కదా అని అదే విధంగా కొంత మంది పిచ్చోళ్ళు అయిపోవడము కొంత మంది తాగుబోతులుగా మారిపోవడం కొంత మంది ఇంకా దా దాన్ల వైపే చూడకుండా వెళ్ళిపోవడం నాకు అవసరమే లేదు అక్కడ అన్యాయం జరిగింది నాకు మోసం జరిగింది అని కొంత మంది ప దూరంగా వెళ్ళిపోతారు కానీ అవన్నీ మనం చేయకూడదు ఒక లక్ష్యాన్ని ఒక గమ్యాన్ని మనము ఎప్పుడైతే పెట్టుకుంటామో దాన్ని సాధించే దిశగా కష్టపడాలే తప్ప మనము ఆశించిన ఫలితం లభించే వరకు దాన్ని వదలకూడదు ఆ సమయాన్ని ఆ చేసే పనులన్నింటినీ కూడా చక్కగా మనం చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు మనం విజయం సాధించుకుంటాము కొన్నిసార్లు మనం ఫెయిల్ అవుతాము అవును అవుతాము అందులో కూడా కొంత మన మన మన యొక్క అంటే సరిగ్గా మనం చేయలేకపోయాము సరిగ్గా మనము ట్రైనింగ్ చేయలేకపోయాము అంటే కరెక్ట్గా మనము ఎక్ససైజులు అవన్నీ చేయకపోవడం కొన్ని కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి మన హెల్త్ విషయము మన హెల్త్ కండిషన్స్ అవన్నీ కూడా ఉంటాయి ఏం ఉండవని కాదు తప్పకుండా ఉంటాయి కానీ అవి అవి వాటిని కూడా మనం ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళాలి అయితే మరి ఏం చేయాలంటే కొన్నిసార్లు ఫె వాడు ఫెయిల్ ఐపోయాడు వాడు ఓడిపోయాడు వాడు ఆటల్లో జయం వానికి వానికి విజయం లేదు అనే మాట చాలా అది ప్రతీ ఒక్కరి నోట్లో కొన్ని కొన్ని ఉండిపోతాయి ఆట్లా తొందరగా మనుషులను లెక్క వేసేస్తారు తొందరగ అలాగ మనుషులను ఆ విధంగా మాట్లాడతారు కానీ వాటన్నింటినీ మనం నమ్మకూడదు అన్నమాట మనకు విఫలమవడం అనేది చెడ్డ విషయమేమి కాదు కానీ ఎక్కడ మనం ఫెయిల్ అయ్యామో ఆ ఫెయిల్యూర్లోనే ఒక ఒక సీక్రెట్ ఉంటుంది ఏంటంటే ఆ మర్మం అంతే అది దాంట్లో ఇదిగో ఇక్కడ నేను సరిగ్గా చేయలేదు ఇక్కడ నేను కరెక్ట్గా నేను ఇది చేయలేదు కాబట్టి నేను ఇక్కడ దెబ్బతిన్నానా అది నీకే తెలుస్తుంది తప్ప అవతలి వాళ్ళకు తెలియదు మీ టీచర్కు కూడా ఒక్కోసారి కనిపెడతారు కొంత మంది కనిపెట్టలేరు అంతా మందిలో ఎక్కువ మంది ఉంటే వాళ్ళు చెప్పలేకపోతారు జస్ట్ ఒక హింట్ ఇస్తారు తప్ప ఏం చెప్పలేరన్నమాట అట్లనే మనం కూడా దాన్ని పట్టుకొని అరే ఈ తప్పు నేను చేయకూడదు ఎర్లీ మార్నింగ్ లేవడం ఫైవ్ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ లేవడము తరువాత కొంచెం వామప్ చేసుకోవడం తరువాత నెక్స్ట్ అన్నిట్లో పాల్గొనడము నువ్వు ఏ ఈవెంట్ మీద నువ్వు ఓ దాన్ని దృష్టి పెట్టావో ఆ ఈవెంట్ను కరెక్ట్గా నువ్వు ఫాలో అవ్వాలి తప్పకుండా అవన్నీ చేయాల్సిన ఈవెంట్కి నువ్వు చేయాల్సిన కష్టమంతా చేసుకుంటూ వెళ్ళాలి లేకపోతే మనకు ఫెయిల్యూర్స్ వస్తాయి మనము అంటే అందరికీ నవ్వులపాలవుతం తప్ప ఆ మనము దాన్ని సాధించుకోలేకపోతాము ఖచ్చితంగా ఆ క్రీడలో త తప్పకుండా మనము ఓడిపోతాము ప హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వంద మంది పాల్గొంటే ఒక్కడే గెలవాలి దాంట్లో పది మంది పాల్గొంటే ఒక్కడే గెలవాలి మరి మిగతా తొమ్మిది మంది ఏమైనట్టు వాళ్ళంతా సరిగ్గా చేయలేదనా ఎవరైతే క కృషి చేస్తారో ఎక్కువ కృషి చేస్తారో దాని కోసం ఎవరైతే రాత్రింబవళ్ళు ఎదురు చూస్తారో వాళ్ళు తప్పకుండా గెలుచుకుంటారు తప్పకుండా దాన్ని విజయాన్ని ప చేరుకోగలుగుతారు అయితే ఈ కొన్నిసార్లు ఏమంత ప్రతికూల పరిస్థితులు వస్తాయి ఒక్కోసారి కొంచెం కోపం వస్తుంది తరువాత కొంచెం దుఃఖం వస్తుంది కొంచెం గందరగోళం వస్తుంది తరువాత కొంచెం దాని మీద దృష్టి పెట్టలేకపోవడము ఆ ప్రదర్శన అంటే అప్పుడు చేయాల్సిన ప్రదర్శనలు కూడా కొంచెం సామర్థ్యం అనేది లోపం జరుగుతుందన్నమాట ఇట్లాంటి భావోద్వేగాలు ఆత్మగౌరవాన్ని దూరం చేస్తాయి కొన్ని కొన్నిసార్లు మనం గందరగోళపడటం కోప్పడటం వేరే వాళ్ళను ఇది చేయడము తరువాత మనము దిగులు పడటము మనము మనలో ఉన్న పని అంటే మనలో ఉన్న శక్తిని కరెక్ట్గా ఉపయోగించుకోలేకపోవడం వల్ల మనకు కొన్ని అవరోధాలు వస్తాయి తప్పకుండా మనం వైఫల్యాల దిశగానే పోతాము తప్ప మనం వెంటనే ఆ మంచి విజయం సాధిస్తామని చెప్పలేము అన్నమాట కాబట్టి కొన్ని కొంతమంది విషయాలలో చూడండి మన ఇండియాలో ఏ మన దేశంలో కూడా మంచి క్రికెటర్స్ ఉన్నారు మంచి ఒకసారి గెలుస్తారు ఒకసారి ఓడిపోతారు ఒకసారి హండ్రెడ్ కొడతాడు ఒకసారేమో స్టార్టింగ్లోనే కొట్టలేకపోతారు మరి దానికి ఏమంటాము చెప్పండి అది మన చేతిలో లేదు అంటే వాళ్ళు ట్రైనింగ్ చేయలేదనా వాళ్ళు కరెక్ట్గా ట్రైనప్ చేయలేదనా అట్లా అననీకి లేదు అది అంతే అది ఒక్కోసారి అలా జరుగుతుంది కానీ ఆ జయాన్ని మనము సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ ఇతరులను మాత్రం ద్వేషించకూడదు ఇతరులను మాత్రం మనము అవమానపరచకూడదు అయితే అదే విధంగా వైఫల్యాలు మనకు ప్రతికూలంగా మార్చుకోవాలి వాటిని మనము ఏం చేయాలంటే సెట్ చేసుకోవాలి లైఫ్లో సరిగ్గా సెట్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా మనం దాన్ని చేసినప్పుడు మాత్రం మనం చక్కగా వాటిని ఆ ఓవర్కమ్ చేసుకొని వెళ్ళగలుగుతాము కాబట్టి వాటిని మనం గుర్తుంచుకోవాలని వాటిని ఎదురుకోవాలి ఓడిపోయాము కదా అని చెప్పేసి అది మనము దిగులుపడి చింతపడి మరి మనము మన మానసిక పరిస్థితిని పాడుచేసుకొని మనలో ఉన్న నైపుణ్యాన్ని మనము దిగ దిగజార్చుకొని దానిపట్ల మనకు ఆసక్తి లేకుండా ఆశ లేకుండా చెడు మార్గాల వైపు కూడా ఆ వెళ్ళిపోవడానికి ఆస్కారం అవుతాయి కాబట్టి అటువంటి మానసికం అయినటువంటి దృఢత్వాన్ని మనం పోగొట్టుకోకూడదు అంటే మనం మనసు ఎప్పుడు కూడా గట్టిగా ఉండాలి స్టాండర్డ్గా ఉండాలి అది మంచైనా చెడైనా అది ఓటమైనా అది జయమైనా దేన్నైనా కూడా కరెక్ట్గా మనము డీల్ చేయడానికి మనము రెడీగా ఉండాలి ఓ అట్లా డీల్ చేయకుండా సరే ఇప్పుడు ఓడిపోయాను తరువాత నేను గెలుస్తాను ఇప్పుడు నేను పడిపోయాను కానీ తరువాత నేను లేస్తాను అనే ఒక గొప్ప విశ్వాసంతో మనం నమ్మకంతో ముందుకి వెళ్ళాలి అలా వైఫల్యాలను ఎదుర్కొంటూ ముందుకి వెళ్ళిన్నట్లయితే మీ అంచనాలన్నీ కరెక్ట్ అవుతాయి అయితే ఇంకొకటి ఏంటంటే ఈ క్రీడల్లో ఉన్నవాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ అని తరువాత జూడో అని తరువాత ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా కొన్ని కొన్ని అథ్లెట్స్లో కొన్ని కొన్ని ఏమంటారు ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా ఆ ఎక్విప్మెంట్స్ కూడా కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా కొంత మంది ఫెయిల్యూర్ అవుతారు ఆ ఎక్విప్మెంట్స్ కూడా మనకు అలెర్ట్గా ఉండాలి అవి కూడా ఎక్కడైనా మనకు కరెక్ట్గా పని చేయకపోయినట్లయితే మనము ఫెయిల్ అవుతాము కాబట్టి రెండింటినీ కూడా మనం బేస్ చేసుకొని వైఫల్యాలను విజయాలను రెండింటినీ బేస్ చేసుకొని రెండిటినీ ధైర్యంగా ఎదురుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎస్